ఒక పుస్తకము చదివాను దానిలో ఒక తల్లి ఇద్దరు కొడుకులు కథ ఉంది ఆ పుస్తకం నేను చదివాను దానిలో ఏం ఉంది అంటే కథ అయితే ఆ తల్లి ఇద్దరి కొడుకులని బాగా చదివిస్తుంది కానీ ఒక కొడుకు సమంగా చదువడు అంటే చదువుతాడు డిగ్రీ వరకు చిన్న కొడుకు ఇంక హైయర్ ఎడ్యుకేషన్కు బయటికి వెళ్ళి బాగా చదువుకుంటాడు అన్నమాట ఇంకా తరువాత ఈ తల్లి ఇద్దరకి మళ్ళీ ఒక ఏజ్ వచ్చాక పెళ్ళి చేస్తుంది అన్నమాట అప్పుడు వచ్చి పెద్ద కొడుకుకు వచ్చి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది చిన్న కొడుకు బాగా చదివి విదేశాల్లో జాబ్ చేస్తూ ఉంటాడు విదేశాల్లో అంటే ఇలా కంపెనీలో పోవడం జాబ్ చేస్తూ ఉంటాడు ఆ తల్లి చిన్న పెద్ద కొడుకునే చూస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఇద్దరు కొడుకులకు కొడుకు ఏం జాబ్ చేయడు ఇంట్లోనే ఉంటాడు పెద్ద కొడుకు అప్పుడు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తుంది అప్పుడు పెద్ద కొడుకుకి ఆస్తులు ఆస్తుల మధ్య కూడా వాళ్ళిద్దరికి గొడవలు వస్తుంటాయి అప్పుడు ఆ తల్లి పెద్ద కొడుకుకే కొంచెం ఎక్కువ ఇస్తాను ఎందుకంటే పెద్ద కొడుకు కొంచెం తక్కువ చదువులు చదివించాను కదా కాబట్టి పెద్ద కొడుకుకే నేను కొంచెం ఎక్కువ ఆస్తులు ఇస్తాను అని చెబుతుంది అప్పుడు చిన్న కొడుకు అప్పుడూ వాడికి అప్పుడు డబ్బులు పెట్టినా కూడా అన్న చదువుకోలేదు కదా కాబట్టి అన్న వాడు చదువుకోని దానికి నేనా కారణము ఇస్తే ఇద్దరికీ సమానంగా ఇవ్వు ఆస్తులు అని చిన్న కొడుకు తిరగబడుతాడు అన్నమాట అప్పుడు వీళిద్దరూ అరుచుకుంటే అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా వాళ్ళ కోడళ్ళు పెద్ద కోడలినే బాగా చూస్తావు పెద్ద కొడుకుకే ఇస్తావా అంటారు అప్పుడూ చిన్న కోడలు నువ్వు అన్నీ పెద్ద కొడుకుకే చూస్తావు పెద్ద కొడుకుకే ఇస్తావు అలాంటి అప్పుడు నేనెందుకని చిన్నకోడలు అంటుంది అన్నమాట అత్తని అప్పుడు వీళ్ళు ఆస్తుల మీద గొడవ లేకపోయినా అని అంటే అత్త సరే మళ్ళీ ఇలా గొడవలు అన్నీ మనం సమాజంలో చూస్తున్నాము దేశంలో చూస్తున్నాము నిత్యజీవితంలో మెయిన్ నిత్య జీవితంలో కూడా మనం చూస్తున్నాము ఇలా సమస్యలు అనేది ఇక మనము నిత్య జీవితంలో కూడా చూస్తున్నాము ఇలాగా అన్నీ ఇదే కాదు ఎన్నో పుస్తకాల్లో కూడా తల్లి బిడ్డ కాకుండా ఒకొక చాలా గొడవలు వస్తూ ఉంటాయి రకరకాల గొడవలు కూడా వస్తాయి కానీ నేను కథ చదివితే ఈ పుస్తకాన్ని సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి నిత్య జీవితంలోవి